బస్సులో ప్రయాణం అంటే ఒకసారి మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ట్రిప్పుకు పోయినాం ఆ ట్రిప్పులో ఏమేం జరిగింది ఎవరెవరు ఏం చేశారు అంతా ఇప్పుడు నేను చెప్తాను ఫస్ట్ మేము శ్రీశైలం అని మేము ట్రిప్పుకు పోదామని ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ బస్సు బుక్ చేసుకున్నాం బస్సు వచ్చేసింది బస్సు వచ్చేసి మా ఇంటి దగ్గర ఆగింది అందరమూ ఎక్కేసినము ఎక్కేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇద్దరూ ఇద్దరమూ లాస్ట్ సీట్లో కూర్చున్నాము ఫ్యామిలీ మొత్తం ముందులో కూర్చుంది లగేజస్ అన్ని మీద పెట్టుకున్నాము ఎవరు కిందకి పెట్టుకోకుండా

అని కొట్లాడుతున్నారు అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది సరే రా ఒక గేమ్ పెడదాం ఆ గేమ్లో ఎవరు విన్ అయితే వాళ్ళు సీట్ కాడ కూర్చోవాలి అని చెప్పుకున్నాము అయితే ఆ గేమ్లో నేను నేను కూడా పాటిస్పేట్ చేసిన నేను కూడా కొట్లాడిన ఆ సీట్ నాకు కూడా కావా కావాలి అని నేను కూడా అడిగా నలుగురం నలుగురం ఆ గేమ్ పేరు ఏందంటే లూడో నాకు తెలిసిందే కదా లూడో నలుగురు నలుగురు కూర్చొని ఆడినం ఎవరు విన్ అయితే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తే వాళ్ళే ఆ సీట్ కాడ కూర్చోవాలని అని అయితే ఆ గేమ్లో నేనే విన్ అయినాను అన్నమాట విన్ అయినా సీట్ కాడ కూర్చున్న అయిపోయింది నేనే విన్ అయిన నేనే కూర్చున్న అప్పుడు అందరూ కామ్ కామ్గా ఉన్నారు ఇట్లా బస్సులో మనం మంచిగా ఒక టాపిక్ మీద ఇక్కడ ఏదో ఒక దానిమీద మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుతున్నాం అట్ల మాట్లాడుతూ కాసేపు మాట్లాడినం దాని తర్వాత కాసేపు మ్యూజిక్ విన్నాము కాసేపు డాన్స్ చేసినాం ఇట్లా టైంపాస్ చేస్తున్నాం కానీ ఆరోజు నాకు చాలా గుర్తుంది చాలా ఎంజాయ్ చేసినాము మేము మార్నింగ్ వెళ్ళినాము మళ్ళీ నైట్ అయిపోయింది ఎయిట్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది అక్కడ చేరేవరకు అక్కడ చేరుకున్న తర్వాత ఆకలి అయ్యింది ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ అక్కడనే ఆపినాము మళ్ళీ స్టాప్ దగ్గర కూడా ఆపినం టీ పాయింట్ కాడ ఇట్లా వాటర్ కావాలి అని ఇట్లా అక్కడి దగ్గర ఆపినాము ఆపినాం టీ తాగినం దాని తర్వాత నైట్ ఆకలి అవుతుంది అని ఆడ శ్రీశైలం అనే ట్రిప్పు ఉంటుంది కదా అక్కడికి పోయినాము అన్నమాట శ్రీశైలంలో శ్రీశైలం పోగానే ఇట్లా ఎంటర్ ఎంట్రన్స్ కాడ ఏమో చేపలు అమ్ముతుంటారు వాళ్ళే ఫ్రై చేస్తుంటారు వాళ్ళ దగ్గర ఫ్రై చేపించుకొని అందరం కలసి ఒక దగ్గర కలిసి ముచ్చట్లు పెట్టుకొని తిన్నాం మంచిగా తిన్నాము లాస్ట్లో థంసప్ తీసుకున్నాం ఎవరెవరు ఏం తాగుతున్నారో వాళ్ళు తీసు వాళ్ళు అవి తీసుకొని తరువాత మ్యూజిక్ పెట్టి డీజే పెట్టి అందరం డాన్స్ చేసినాము

నా వెజ్ నాన్ వెజ్ అంతా తినేసాము కదా చికెన్ మటన్ ఫిష్ ఫ్రై అన్ని తిన్నాము గుడికి పోవద్దు అని మార్నింగ్ రూమ్ తీసుకున్నాం రూమ్ దొరికింది అందరం స్నానం చేసుకొని ఆ నెక్స్ట్ డే పోయినం గుడికి గుడికి దర్శనం మంచిగా అయ్యింది గుడి దర్శనం మంచిగా అయ్యింది దర్శనం చేసుకుని వచ్చేసినాము అక్కడ లడ్డులు బాగున్నాయి లడ్డు తినేసి ఇంటికి తీసుకొని రావాలని చెప్పేసి షాపింగ్ చేసినం ఏమేమి కావాలో ఎవరెవరికి ఏమేం కావాలో అన్ని షాపింగ్ చేసుకున్నారు అందరూ లడ్డులు తీసుకొని మళ్ళా రిటర్న్ వచ్చేసినాము బస్సులో రిటర్న్ వచ్చేసి మళ్ళీ సగం దూరం రాగానే మళ్ళీ బిర్యానీ తిందాం తిన్నాము అందరూ ఆకలి అయ్యిందని బిర్యాని తిన్నాము కొందరు తిన్నారు కొందరు తినలేదు అట్లే ఫుల్ వచ్చేటప్పుడు అయితే ఫుల్ హ్యాపీగా ఫుల్ సౌండ్ పెట్టుకొని బస్సులో వచ్చేసినాము ఇంటికి వచ్చేసినాము అట్లానే